ఈ చిత్రంలో ఉన్న ప్రశ్నను తెలుగులో వివరంగా అర్థం చేసుకుందాం ప్రశ్న మీ ప్రాంతంలోని స్థానిక కళలు హస్త కళాకారులు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఏంటి ఉత్సవాలు రాయితీలు నిడులు మరింత కొన్ని కళా రంగాల వివరాలు ఏంటి ఈ ప్రశ్నకు చాలా విస్తృతమైన మరియు వివరమైన సమాధానం ఇక్కడ ఇవ్వబడింది ప్రాంతీయ కళలు హస్తకళలు వాటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి నాకు చెందిన గ్రామీణ ప్రాంతంలో అనేక స్థానిక కళలు మరియు హస్తకళలు సంపన్నంగా ఉన్నాయి వీటి ద్వారా ఆ ప్రాంతం సంస్కృతి ఆచారాలు మరింత ప్రజల జీవిత విధానం ప్రతిబింబిస్తాయి కొన్ని ముఖ్యమైన కళలు ఇవే చీరాలు చీరల నెయ్యడం చీరల నెయ్యడం తెలంగాణలో ముఖ్యంగా గద్వాల పోచంపల్లి వంటి ప్రాంతాల్లో చీరల తయారీ చాలా ప్రసిద్ధి ముఖ్యంగా పట చీరలు కాటన్ చీరలు అద్భుతంగా నేయబడతాయి ఈ కళలలోని ప్రతి వారి నాసికల చేరియల్ చిత్రలేఖనం ఒక ప్రసిద్ధి నాసికల ఇది కల కథలు చెప్పడంలో ఉపయోగపడే ఒక చిత్రకళ గ్రామీణ జీ జన జీవత జీవితాన్ని చిత్రరూపంలో చూపిస్తుంది దీన్ని ప్రధానంగా చేరియల్ ప్రాంతంలో చేయబడుతుంది బిద్రి కళ బిద్రీ వర్క్ అనేది లోహ కళల్లో ఒకటి ఇది హైదరాబాద్ మరియు